యా నెగెటీవ్ ఎక్స్పీరియన్స్ అంటే నేను రీసెంట్గా ఒక అమెజాన్లో ఒక కాంబో ప్యాక్ ఆర్డర్ చేసానన్నమాట అది దాంట్లో ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కానీ ఆ ప్రోడక్ట్ బాగుంది అంటే లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ కాదు వేరే వేరే దాంట్లో పెట్టాను అన్నమాట లైక్ ఇన్స్టాగ్రామ్ ఫేజ్లో సో క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కదా జెన్యూన్ పేజ్ అనుకుని పెట్టాను అది వచ్చేసి డెలివరీ టైం త్రీ ఫోర్ డేస్ పడుతుంది అని చెప్పారు సరే అని వెయిట్ చేశాను ఆర్డర్ అయితే వచ్చింది వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికెళ్ళాను ఆయన ఉండి చెప్పాడు మాకు అక్కడికి హింట్ ఇచ్చాడు లైక్ మళ్ళీ మీరు రిటర్న్ చేయడానికి అవకాశం లేదు ఎక్స్చేంజ్ చేయడానికి అవకాశం లేదు అని సరే మన చేతికి ప్యాక్ వచ్చేసింది కదా ఇంకేముంటదిలే రిటర్న్ చేయాల్సిన అవసరం ఏముంటుంది బాగానే ఉంటుంది అనుకుని తీసుకెళ్ళి లోపలికెళ్ళాను వెళ్ళగానే అంతవరకు నాకు తెలియదు అది దాంట్లో ఏముంది అనేది సరే అని ఆయన బయటుండంగానే నేను ఇంట్లోకొచ్చేసి ఓపెన్ చేసాను బాక్స్ ఓపెన్ చేయగానే అస్సలు బాక్స్లో నేను పెట్టిన కాంబో ప్యాక్లో సిక్స్ సెవెన్ ఉంటాయి అవి డ్రస్ మెటీరియల్స్ సిక్స్ సెవన్ అయితే అక్కడ నాకు వచ్చింది జస్ట్ వన్నో టువ్వో కానీ అది కూడా నేను పెట్టిన క్వాలిటీ చాలా బాగుంది చూసిన పిక్ కానీ క్వాలిటీ కానీ అక్కడ రేటింగ్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అన్నీ చదివే పెట్టాను కానీ అది ఇంటికొచ్చేసరికి వాడు జస్ట్ ఊరికే ఏదో పెట్టి పంపియ్యాలన్నట్లు మొత్తం గడ్డి టైప్ ఇట్లంతా పెట్టేసి బాక్స్ అంతా నింపేసాడు లాస్ట్లో ఒక్క చిన్న క్లాత్ ముక్క అడిషన్ చేసి పెట్టాడు షాప్ మీద లిటరలీ నేను పెట్టిందేంటి నాకొచ్చిందేంటి అసలు చాలా బాధపడ్డాను ఆరోజు పెట్టింది సిక్స్ కాంబో ప్యాక్ అయితే నాకొచ్చింది జస్ట్ రెండే రెండు ఆ రెండు కూడా అసలు క్లాత్ కాదు కదా అసలు ఏవీ బాగలేవు అసలు వాడలేదు ఈవెన్ నేను పడేసాను కూడా నా ప్రొడక్ట్స్లో నేను చాలా నెగిటీవ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదొక్కటే ఇంక దాని తర్వాత నేను చాలా జాగ్రత్త పడ్డం నేర్చుకున్నాను ఇంక ఏదన్నా పెట్టాలన్నా ఇట్లా పోర్టల్స్ నుంచి వేరే వేరే పోర్టల్స్ కాకుండా ఓన్లీ ఫ్లిప్కార్టు అమెజాన్ మింత్రా మీషో ఇలాంటివి మాత్రమే నేను సజెస్ట్ చేసాను అందులోనే పెట్టుకుంటాను దట్ టూ రేటింగ్స్ కూడా చూసుకుని పెట్టుకుంటున్నాను చాలా జాగ్రత్తగా పడ్డాను ఆ విషయం జరిగినప్పటి నుంచి దట్ వజ్ మై నెగటీవ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ప్రోడక్ట్